మా సంస్కృతికతల్లో చాలా కళలు చేతి పనులు వస్త్రాలు అటువంటివి ఉన్నాయి కళలు కళలు ఏంటంటే వారు ఒక చిత్రాన్ని చిత్రికించడం లేదంటే ఒక బొమ్మను గీయడం ఈ యొక్క సినిమాల్లో గట్ట నటించడం ఆలాంటి స్టేజి మీద వారి యొక్క డ్రామాలు గట్ట వేయడం అలాంటి కళలనేవి చాలా ఉన్నాయి అలాగే చేతి పనులు ఏంటంటే చేతితో చేసే వృత్తి ఏంటంటే వారు స్వయంగా కుండలను తయారు చేయడం మళ్ళి పెద్ద పెద్ద విగ్రహాలను బొమ్మలను తయారు చేయడం మట్టి బొమ్మలు లాంటివి అలాగే ఈ యొక్క కుండల్లో చాలా రకాలువనే ఉంటాయి వాటిని చేయడమనేది అలాగే చక్కను చెక్కి ఒక మంచి ఒక కుర్చీగాను లేదంటే ఒక మంచి మంచంగాను వారు ఒక పువ్వు ఆకారంలో గట్ట చాలా రకాల ఆకారాలతో చేస్తారు అలాగే వస్త్రాలు వస్త్రాల్లో చాలా రకాల వస్త్రాలు ఏంటంటే చీరలు అలాగే చొక్కాలు లుంగీలు కుర్తాలు ఇటువంటి చాలా రంగురంగుల ఈ యొక్క వస్త్రాలను వారు చేస్తారు ఇటువంటివి చాలా కళలు చేతు పనులు వస్త్రాలు ప్రత్యేకంగా ఈ ఒక సాంస్కృతికి తగు చెందినటువంటి సాంస్కృతికత అనేది మాకు ఉంది అని చెప్తున్నాం